మొదటిగా నేను నా ఆఫీసులో చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఏమిటంటే మొట్టమొదటిగా నేను చేసిన తప్పు నేను ట్రైనింగ్ లో ఉన్న సమయంలో నాకు అనేక రకమైన ఫైల్స్ నా వద్దకు వచ్చేవి నేను వాటిని వెరిఫై చేసి అంటే వాటిని పరిశీలన చేసి దానిపైన సంతకం చేసి స్టాంప్ వేసి నా పై అధికారికి పంపించాలి మొట్టమొదటిలో నాకు ఈ ప్రక్రియ అంతగా అలవాటు లేకపోవడం వల్ల నేను కొంత వరకు ఫైల్స్ చూసేవాడిని గాని వాటిని స్టాంపులు లేకుండా పంపేవాడిని దీని వలన నా పై అధికారి ఎంతగానో తిట్టి ఇలాగ శ్రద్ధ లేకుండా పనిచేయడం వల్ల నీకు ఎప్పటికీ పనితీరు తెలుస్తుంది అని తిట్టేవారు కాబట్టి నేను దాన్ని మనసులో పెట్టుకొని నా వరకు ఉన్నటువంటి పనిని నేను సక్రమంగా చేయాలని గుర్తించే వాన్ని అలాగే నేను చేసిన పెద్ద పని తప్పు ఏమిటంటే మొట్టమొదటిగా నా దగ్గరకు వచ్చిన చెక్కులు నేను వెరిఫై చేయాలి ఆ చెక్కు ని నేను వెరిఫై చేయకుండా ఒకసారి ఒక వ్యక్తికి దాన్ని ఇచ్చేయడం జరిగింది ఆ చెక్ ని ఇచ్చేయడం వల్ల ఆ బ్యాంకు కి వెళ్లి అతను విత్ డ్రా చేసే సమయానికి నాకు గుర్తొచ్చింది అతని చెక్ నేను ఇలాగా వెరిఫై చేయకుండా ఇచ్చాను అని నేను వెంటకి ఆ బ్యాంకు కి ఫోన్ చేసి ఇతని చెక్కు మీరు వెరిఫై చేసి ఇవ్వండి నేను పొరపాటున మరిచిపోయాను అని చెప్పగానే ఆ బ్యాంకు వాళ్ళు వెరిఫై చేయగా అది బౌన్స్ అయిపోయిన చెక్ అని తెలిసింది అలాగా నా తప్పును ముందుగానే నేను సరిదిద్దుకోవడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఇలాగా పనితీరులో ఉన్నప్పుడు అనేకమైన ఇబ్బందులు ద్వారా కొన్నిసార్లు మనం చేసే పనులు మర్చిపోతుంటాం కానీ మన మనసును పని మీద పెడితే మనం మర్చిపోకుండా గ్రహింప కలిగి పని చేయగలుగుతాము